నమస్కారమండి వివేక సూపర్ మార్కెట్ రామరావు పేట కాకినాడ చెప్పండి ఏం కావాలండి చెప్పండి ఏమేం కావాలండి చెప్పండి రాసుకుం పసుపండి పసుపు కొమ్ములు ఉన్నాయండి ఎంత ఎంత ఎంతటియి కావాలండి ఓకే సరేనండి ఇంకా ఇంకేమి చెప్పండి ఏం కావాలో రాసుకుంటానూ ఓకే కందిపప్పు కేజీ మినప్పప్పు కేజీ సరేనండి సరేండి సరేండి పల్లీలండి రెండు వందల యాభై గ్రాములు సరేనండి సరేండి ఏంటండది ఓ ఓ సరేండి సరేండి పుట్నాల పప్పు ఓకే మెంతులు యాభై గ్రాములు సరేండి సరేండి రెండొందల యాభై గ్రాములు ఓకే అటుకులు కూడా ఉన్నాయండి రెఢీగా ఉన్నాయి అటుకులు కూడా మీకు ఎంత కావాలో చెపితే ప్యాకెట్టు హాఫ్ కేజీ ఉంటుంది మనకి కేజీల లెక్క కూడా ఉంటాయండి హాఫ్ కేజీ అదే అర కేజీ వచ్చేసి వంద రూపాయలు పడుతుందండి అంటే పెరిగినియండి రేట్లు అందుకేండి లేకపోతే మీకు తెలిసిన దగ్గర డెబ్బై ఐదు అన్నారు అప్పుడు అలాగే ఉందండి రేట్లు మరి ఇంకా ఆయిల్ ఆయిల్ ప్యాకెట్స్ ఏవన్నా కావాలండి ఆయిల్ ప్యాకెట్లు మీకు సన్ ఫ్లవర్ ఆయిల్ ఉందండి ఫ్రీడం సన్ ఫ్లవర్ ఆయిలు అంటే మీకు కావలిస్తే ఫైవ్ లీటర్స్ది కూడా ఉందండి లేదు మీకు విడిగా ప్యాకెట్లకి లీటర్ ప్యాకెట్లు తీసుకుంటానంటే లీటర్ కూడా ఉన్నాయండి సరేండి ఇంకా పామాయిల్ ప్యాకెట్లు వేరుశనగ నూ నూని ఇంగువ డబ్బాలు ఉన్నాయండి వంద గ్రాములు ఉంది వంద గ్రాములు ఉన్నాది యాభై గ్రాములు ఉంది మీకు ఎంతటిది కావాలంటే అంతటిది సరేండి ఉప్పు ఉండండి మీకు కొట్టి నొప్పు కావాలతే కొట్టునుప్పు కళ్ళునుప్పు కావాలితే అది కూడా ఉందండి కళ్ళుఉప్పు ఉందండి అర కేజీ అండి సరేండి కేజీ ఓకే కళ్ళుఉప్పు అండి అర కేజీ ఇంకెవైన కావాలండి అంటే ఆల్ అవుట్లు పేస్టు బ్రష్లు అంటే పేస్ట్ అంటే ఏం వాడతారండి రెడ్ పేస్టు లేదా కోల్గేట్ అదేండి డాబర్ రెడ్డు ఓకే సరే అండి వాల్యు ప్యాక్ వస్తుంది లేండి అంటే రెండు వస్తాయి మెగా ప్యాక్ అని అవేసుకోండి

సరేండి సరేండి నోట్ చేసుకుంటాను సరేండి ఎంతండి రెండొందల యాభై గ్రాములు వేసుకోమంటారా సరేండి సరేండి సరేండి అంటే మీరు ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నారు కదండీ అయితే మీ మీ అడ్రస్సు రిజిస్టర్ అయి ఉంటుంది నేను చూసి మీ అడ్రస్కి మీ పంపెయ్యమంటారా సరే సరేండి సరేండి సరేండి పంపించండి అయితే సరేండి ఉంటాను నమస్కారం